మా ఊరు విజయవాడ విజయవాడలో మాకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే మేము పెద్ద పెద్ద హస్పెటల్కి వెళ్ళి ఎక్స్రేలు గాని స్కానింగులు కానీ ఎం ఆర్ ఐ స్కానింగ్లు కానీ అన్ని ఆ హస్పెటల్లో ఉండేటివి ఉంటాయి రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు వేరే వేరే పక్క ప్లేస్కి వెళ్ళి మేము పరీక్షలు చేయించుకోకుండా ఒకే హాస్పటల్లో ఒకే చోట చేయించుకునే అవకాశాలు ఉన్నాయి